మాకు ఇక్కడ మా జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో వచ్చేసి ఆరోగ్య వ్యవస్థ ఎలా ఉందంటే చాలా బాగుందండి ఎక్కడికి అక్కడ క్యాంపులుల విభజించుకుని ఆ క్యాంపులలో మాకు ఏ అనారోగ్యం వచ్చినా కాని అందులోకి వచ్చేసి మేము చూపించుకుంటాం అండి చూపించుకోగానే మాకు సంబంధిత టెస్టులు చేస్తారు చేసేసి మెడికల్ బాలాజీ మెడికల్ షాపులో జనరల్ స్టోర్స్లో ఏ మెడిసిన్ అయినా అవైలబుల్గా ఉంటుందండి వాళ్ళూ సరసమైన ధరల్లో ఇస్తారు మనము ప్రైవేటివి వాడుకోవాలంటే లేదంటే ఆ ఉచితంగా కావాలంటే అందులోనే ఇస్తారండి కానీ అవి వీటితోని కాస్తా టైం పడుతుంది అండి తగ్గడానికి ఈ ఆ మెడికల్ షాప్లో తీసుకుంటే తక్కువ ఉంటుంది ప్రస్తుతం మరియు గైనకాలజీ అంటూ ఒక దావఖానున్నది అందులో ప్రసూతికి సంబంధించినవి అంటే ప్రెగ్నన్సీ టైం నుండి డెలివరీ అయ్యే టైం వరకు ఆ హాస్పిటల్లో లేడీస్కి చెకప్ అనేది చేస్తూ ఉంటారు ఆరోగ్య సంరక్షణ కోసం ఇంకా కొన్ని కొన్ని కమ్యూనిటీలు అటువంటివి స్థాపించడం జరిగింది ఆ ఒక్కొక్క విభాగంకి ఒక్కొక్కటి ఇట్లా క్యాంపుల లాగా చేసుకొని ఈ క్యాంపులో ఇక్కడ చేస్తారు ఈ వ ఇక్కడ ఈ ప్రదేశంలో ఈరోజు క్యాంపు పెట్టడం జరుగుతుందనీ సమాచారం ప్రజలకి ఇస్తుంటే ఆ సమాచారం ప్రకారం ప్రజలు వచ్చేసి అక్కడా వారికి ఆరోగ్య సంబంధిత ఏ విభాగానికి సంబంధించిన విభాగంలో వచ్చి వాళ్ళు చూపించుకోవడం జరుగుతుంది